మేనేజర్ గారు నేను లాస్ట్ ఇయరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మధ్య ఎకనమిక్ ఇయర్లో ఇన్కమ్ ట్యాక్స్ డిటెక్ట్ అయిందండి థర్టీ థౌజండ్ దాకా అది మళ్ళీ రిఫండ్ వస్తుంది కదా నాకు అది నా అకౌంట్లో ఒకసారి చెక్ చేసి స్టేట్మెంట్ చూడరా ఆ అమౌంట్ ఉంటే నేను బైక్ తీసుకుంటాను మళ్ళీ దానికి ఇన్స్టాల్మెంట్కి పే చేయటానికి అవకాశం ఉంటుంది కదా అని ఒకసారి మీ మీరు అకౌంట్లో ఆన్లైన్ నా స్టేట్మెంట్ చూస్తే తెలుస్తుందని